గట్తిగా ప్రచారం చేయబడిన లేదా ఎవరైనా మిమ్మల్ని గట్టిగా ప్రోత్సహించినప్పుడు అది నన్ నన్ను కొంచెం సందేహానికి గురి చేేయవచ్చు కొన్ని ముఖ్యమైన కారణాలు మొదటిది ప్రచారం ఉద్దేశాలు ఎవరైనా ఏదైనా అతిగా ప్రచారం చేయాలనుకుంటే దాని వెనుకాల వారి స్వయ ప్రయోజన లేదా వ్యాపార ప్రయోజనం ఉండవచ్చు రెండవది నిజమైన విలువలు ఒక విషయాన్ని సమాజానికి విలువైనదైతే అజీత అలా ప్రచారం చేయడం చెయ్యనే వద్దు అందుకే అధిక ప్రచారాన్ని చేసినప్పుడు నిజమైన విలువలు ఉందా లేదా అన్న సందేహం కలుగుతుంది అత్య అత్యంత అవసరం ఏదైనా గట్టిగా ఒత్తిడి చేసి ఆ నిర్ నిర్ణయాన్ని స్వాతంత్రంగా తీసుకోనందుకు లేదు ఎవరైనా ప్రభావితం చేశారు అనేది ఆలోచనలలో పడేసేలా చేస్తుంది అయితే కొన్ని సందర్భాల్లో నిజంగా మంచి విషయాలకు కూడా అధికంగా ప్రచారం చే చేస్తారు అందుకే తగిన పరిశీలన చేయడం సంస్కృతికంగా ఆలోచించి చాలా అవసరం ఆలోచించడం చాలా అవసరం